నాకు వ్యవసాయంలో అత్యంత సంతృప్తమైన అంశాలు ఏమిటంటే అది ఇది యువతరానికి స్ఫూర్తినిస్తుంది మళ్ళా ఇది సంప్రదాయమైన పని చూస్తుంది మరి ఇది లాభాలు నష్టాలను కూడా సమానంగా నిర్వహించడం జరుగుతుంది మరియు వ్యవసాయంలో అత్యంత కీలకమైనది ఏమిటంటే నాకు వ్యవసాయంలో పని చేయడానికి ఐదు కారణాలు అయిన ఐదు కారణాలు ఇష్టం ఎందుకంటే

పెరిగే విషయం మరియు చాలామంది హారీష్ దేశ ప్రజలకు వలె వలె ఇది నాకు అంటే మనమేం చెప్పగలుగుతామంటే జంతువులు కూడా వ్యవసాయంలో చాలా ఉపయోగపడతాయని మనం చెప్పుకోగలుగుతాం మరియు పని చాలా లాభదాయకం పని అనేది చాలా లాభదాయకమని కూడా చెప్పుకోచ్చు ఎందుకంటే పని చాలా బహుమతిగా ఉంటుంది ఆవులతో రైతు ఒక రోజు సెట్టింగ్ దున్నడం లేదా ఒక రోజు ఫెన్సింగ్ తర్వాత కూడా కొనగొ కొనగొనవచ్చు మనం మీరు మనం మన పొలంలో చేస్తున్న మెరుగుదలను మనం చూడగలిగిననందున ఇది చాలా బహుమతిగా ఉంటుంది అని చెప్పవచ్చు మరియు ఇది చాలా సంతృప్తికరమైన అనుభూతి ఆఫీస్లో మనం డెస్క్పై ఉన్న కాగితపు పనిని పూర్తి చేయడం పూర్తిగా విభిన్నమైన అనుభూతి ఇది చాలా కఠినమైనది శారీష్రాక్తిక శ్రమ అయినప్పటికీ మీరు పొందగలిగే అత్యం పొందగలిగే అత్యంత ప్రతిపాదకమైనది పని ఇదే మీరు రైతుల వంటి ఇతరులను కొనగల లేరు ఇది మనము ఇది సహజమైన అంశమే మీరు రైతుల వంటి ఇతర వ్యక్తులను కొనగల లేరు రైతు పూర్తిగా భిన్న భిన్నమైన జాతి ప్రజలను నేను భావిస్తాను ఎందుకంటే వారు మరెక్కడ కొనగలేరు ముఖ్యంగా ఆరిష్ రైతులు ఆరిష్ రైతులు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు విధానాన్ని కలిగి ఉంటారు ఆరిష్ రైతులైన సరే ఇండియన్ రైతులైనా సరే ఏ రైతులైనా సరే మనం భారతదేశం రైతులైన సరే ఏ క ఏ ప్రపంచ రైతులైనా సరే మనకి రైతు అనేది రైతు వ్యవసాయం అనేది చాలా చాలా కీలకమైనది దేశానికి మరి ఇది నిజంగా అందరిని ఆకర్షిస్తుంది మరియు యువ యువకుడికి సహాయం చేయకూర్చుతుంది సంవత్సరాల తరబడి వారి జ్ఞానాన్ని పెంచు పెంపొందింపజేస్తుంది ఎల్లప్పుడు సిద్ధంగా పెంచుతుంది అన్ని ఆరాలు ఎక్కడ నుండి వస్తాయి మనకి అన్ని ఆరాలు కూడా వ్యవసాయం నుండే వస్తాయి రైతులు మరియు వ్యవసాయ పరిశ్రమ లేకుండా ప్రపంచంలో ఆహారం కూడా లేదు ప్రజలు రైతులు వ్యవసాయంలో ఉన్న వారిని చిన్నచూపు చూస్తారు మీరు పాఠశాలలు ఎదుగుతున్నప్పుడు లేదా తరగతి చెందిన రైతుగా ఉన్నందుకు నవ్వవచ్చు మీరు ఎప్పుడైతే పాఠశాలలో నేను రైతు అవ్వాలనుకుంటున్నాను అందరూ మీ మీద నవ్వచ్చు ఇది ప్రత్యేకమైన పట్టణంలో బాలికల పాఠశాలలో స్పష్టంగా కనిపిస్తుంది అయితే రైతుల తమ పనిని ఆపివేస్తే మరి ప్రజల ఆహార వనరులకు ఎండిపోతాయి మీరు రైతులను ఎంతో అభినందిస్తారు మీరు మీ ఏ ఇతర పరిశ్రమలకు అనుకోలేని సంస్కృతి ఇది మీరు ఏ ఇతర పరిశ్రమలకు అనుకోలేని సంస్కృతి ఒక రైతు పని ఎప్పుడు పూర్తి కాదు నిర్ణిత సమయాలు లేవు మీరు ఎన్ని గంటలు నుండి మరియు ఐదు గంటల వరకు బయటకు వెళ్లరు వెళ్లారు మీరు మొదట ఉదయం ప్రారంభించి చివర పని రాత్రి పూర్తి చేసి తర్వాత మీ ఇంటికి పూర్తికి తిరిగి వచ్చేస్తారు ఇది సంస్కృతి అని చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అందుకే నేను వ్యవసాయంలో ప్రధానంగా వ్యవసాయం వైపు పనిచేయడం ఇష్టపడతాను ఇది మీరు మరి ఇతర పరిశ్రమంలో కనుగొలేని సంస్కృతి ఈ పరిశ్రమం వారి ఉద్యోగం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ అమితమని చెప్పవచ్చు మనం వ్యవసాయంలో అన్ని రకాలమైన సౌకర్యాలు చూసాం వ్యవసాయం దేశానికి వెన్నెముక వ్యవసాయం యువతరానికి స్ఫూర్తిని ఇస్తుంది వ్యవసాయంలో పండించే పంటలు కానీ కేంద్రీయ సే సేంద్రియ వంటివి గానీ మనకి లాభాలను ఇస్తుంది లాభాలను ఇస్తుంది వ్యవసాయం దారిని మన దేశం అనేది మెరుగుపరుస్తుంది దేశంలో ఉన్న ప్రజలు అనేది ఆకలి తీరుస్తుంది మన వ్యవసాయం లేకపోతే భారతదేశం అనేది శూన్యం వ్యవసాయానే మనము ఎలా ఎలా స్పందించాలంటే యువతరానికి అది స్ఫూర్తినిస్తుంది అది యువతరం కూడా వ్యవసాయంలో చేరి తమ తమ వంతు కొంచెం అయినా కృషి చేయాలని నేను కోరుకుంటాను మరి సంప్రదాయ పని వ్యవసాయం అనేది మన మన ముత్తాత తాత తాత కాలాల తాత కాలాల నుంచి వస్తుంది అంటే అది భూమి భూమి పుట్టినప్పటినుంచి మనిషి ముందు ఏ పని చేయలేకపోయాడు ఆ మనిషి ముందటి పని వచ్చేసి మన వ్యవసాయం పని అని చెప్పగలుగుతాం ఎందుకంటే అప్పట్లో వ్యవసాయం ద్వారానే మనిషి తన ఆకలిని తీర్చుకునే తీర్చుకోగలిగే తాడు అందుకోసం మొదటి మొదటి పని వ్యవసాయం ఉండేది అందుకోసమే ఆ వ్యవసాయం అనేది సాంప్రదాయపద్ధంగా ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది ముందులో ముందు కూడా వ్యవసాయం కొనసాగాలి అప్పుడే మన భారత దేశంలో ఉన్న వర్ణ వర్ణుల వర్ణులకు గానీ జీవాలకు గానీ మనుషులకు గానీ ఆహారం చేకూరుస్తుంది లాభనష్టాన్ని సమానంగా నివరించడం మనం లాభనష్టాన్ని వ్యవసాయంలో లాభం కూడా ఉండొచ్చు నష్టం కూడా ఉండొచ్చు చెప్పలేం వ్యవసాయంలో ఎలాంటిదైనా ఉండొచ్చు కానీ మనం ఆ రెండిటిని మనం అంగీకరించి ముందుకు వెళ్లాలి అది అదే వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన ఘట్టం వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయంలో లాభనష్టాలు అనేవి రైతుకు రైతుకు అనేది ఒక ఒక ఒక సహనమే ఎందుకంటే రైతు లాభాలని ఎంత ఎంత తీసుకుంటాడో నష్టాని కూడా అతను అతను వైపే తీసుకుంటాడు ఎందుకంటే రైరైతు అనేది వ్యవసాయంలో లాభనష్టాలని అతను సమానంగా చూస్తాడు నష్టం వస్తే మళ్లీ మరొకసారి నష్టం రాకుండా తను జాగ్రత్త తీసుకొని మరోసారి లాభా లాభాలు తెచ్చే విధంగా మళ్లీ రైతు దాని మీదనే తన వ్యవసాయం మీదనే పని చేసే మళ్లీ లాభం తెచ్చుకుంటారు మనం ఇది చెప్పుకోగలిగేది ఏదైతే ఇది చాలా స్ఫూర్తినిస్తుంది దేశ ప్రజలకు రైతు చాలా స్ఫూర్తిని ఇస్తుంది వ్యవసాయంలో పని చేయడం అందరికీ ఒక గుణపాఠం గుణపాఠం కాకుండా స్ఫూర్తిదాయకం మరి మన భావితరాలకు జ్ఞానాన్ని ఇస్తున్నాం మరి మన సంప్రదాయాన్ని పం పెంపొందిస్తున్నామని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వ్యవసాయం అనేది మెరుగు మెరుగుపడుతుందో రైతు రైతులుకు ఆనందంగా ఉంటారు అప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది